హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు మురళి మేము చిత్తూరులోనే ఉంటున్నాము ఇక్కడ చిత్తూరు దగ్గర ప్రభా హోటల్ దగ్గర నా బైక్ పార్క్ చేసేసి ఫుడ్ తినడానికి వెళ్ళాను వచ్చేలోపల లేదండి బైక్ ఎవరో ఎత్తేసారండి సార్ చెప్తా మీకే మీరే ఎలాగైనా కనిపెట్టాలి నేను మధ్యానం సార్ పట్ట పగలే పన్నెండు గంటలండి పెట్టాను పెట్టేసి లోపలికి వెళ్ళి టు హావర్స్ స్పెండ్ చేసి వచ్చాను బైక్ కనపడంలేదు వాళ్ళకి కంప్లయింట్ చేసాం సీసీ టీవీ ఫుటేజ్ ఉంది అన్నారు ఎవరో మళ్ళీ వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళు చూడలేదండి అందుకనే మీకు కంప్లయింట్ చేసాను చెప్తామండి ఏపీ జీరో త్రీ డబుల్ ఫైవ్ జీరో త్రీ ఓకే ఓకే ఓకే సార్ ఏపీ జీరో త్రీ డబుల్ ఫైవ్ అండ్ జీరో త్రీ

బైక్ అంటే నేను పన్నెండు గంటలకి పార్క్ చేసానండి మళ్ళీ రెండు గంటలకి బయటకి వచ్చాక బైక్ లేదండి బైక్ వచ్చేసి యమహా అండి బ్లాక్ కలరు బ్లాక్ కలరండి మాకు దా అంటే దాంట్లో అందులో నేను హెల్మెట్ ఏం పెట్టలేదు ఆర్సీ బుక్లు లైసెన్స్ అంతా నా దగ్గరే ఉన్నాయి బండికి ఇన్సూరెన్సు కూడా ఉందండి కడుతున్నాము ఉంది ఉందండి ఉంది మీకు అన్ని కాపీలు మీకు ఎక్కడ వచ్చి ఎన్ని గంటలకి రావాలి మేము పోలీస్ స్టేషన్ దగ్గర అంటే మేమొస్తాము ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీరే ఎలాగైనా మాకు కనిపెట్టిచ్చేయాలి సార్ ఒక టు డేస్లో చూడండి సార్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది సార్ కానీ వాళ్ళనడిగాము వాళ్ళు వాళ్ళ బిజీలో ఉండిపోయేసి మాకు చూపీయలేదు మేము తరువాత చూస్తాము అంటున్నారు మీరే వచ్చి కొంచెం మాట్లాడాలి మీరొస్తే వాళ్ళు భయపడతారు నాకు సాయంకాలం వర్క్ ఉంది సార్ పొద్దున్నే ఒక తొమ్మిది గంటలకి రానా సార్ నేను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్